నేను ఎక్కువగా మల్లె పూవు మల్లె మల్లెతీగను మనీ ప్లాంట్ అలాగే తీగలుగా తీగలుగా పారే చెట్లను పెంచుతాను అట్లాంటి వాటిలలో అలసంద అలసంద కాయ తీగ అలసంద కాయలు పండే తీగ గులాబీ తీగ మల్లె మల్లె మల్లెతీగ అలాగే ఇంకా వివిధ రకాల తీగలు పారే పూల చెట్లను పండ్ల చెట్లను కూరగాయల చెట్లను అలాంటి వాటిని పెంచుతాను వీటిని పెంచడం ద్వారా నాకు చాలా మంచి ఆస్వాదాన్నిస్తాయి మంచిగా ఆరోగ్యాన్నిస్తాయని అని అనిపిస్తుంది నాకు అందుకే నేను మల్లె ఇట్లాంటి తీగలు మొక్కలు మో మన తులసి చెట్లు కాని మనీ ప్లాంట్ తమలపాకు చెట్లు జామ చెట్లు మామిడి చెట్లు మనకు పచ్చదనం ఇచ్చే చెట్లు అన్నీ నేను పెంచుతాను వీటిని పెంచడం ద్వారా ఏందంటే మనకు ఆక్సిజన్ లభిస్తుంది అలాగే మనకి చుట్టుపక్కల చెట్లు ఉన్నా కూడా మనకు అందరికీ ఆరోగ్యం ఉంటుంది కాబట్టి ఆరోగ్యం లభిస్తుంది కాబట్టి చెట్లను పెంచుతా నేను అట్లాంటి వాటిలలో లిల్లీ పువ్వు లిల్లీ పువ్వులు అలాగే ఇట్లాంటి తీగలు పారే చెట్లను పెంచుతాను ఎక్కువగా తీగల పారే చెట్ల వల్ల ఏంది అంటే బిల్డింగ్స్కి ఇట్లా దారాలు కట్టి వైర్లు వాటికి కట్టేసి పైకి వేలాడదీస్తే ఇంటికి కూడా చాలా మంచిగా కనిపిస్తాయి చూడ్డానికి మంచి కనువింపుగా కనిపిస్తుంది వాటి వల్ల మన ఇంటికి కూడా చాలా అందం వస్తుంది అట్లాంటివి పెంచడం ద్వారా నాకు చాలా అందం అనిపిస్తుంది ఎక్కువగా మల్లె మల్లె పువ్వులు పెట్టుకుంటాము మేము మల్లె మల్లె పువ్వులు బొండుమల్లె చెట్టు అలాగే మందార చెట్టు లాంటిది ఎక్కువగా పెట్టుకుంటాము వాటిని పూలమాలలు గుచ్చి వాటిని తీసుకెళ్ళి గుడిలో దేవుడికి సమర్పించడం అట్లాగే రోజు రోజు రోజు పువ్వులు తీసుకొని వాటిని తెంపి వాటిని దేవునికి మాలగా చేసి వేయడం అలాంటివి చేస్తాము మేము రోజు మల్లెపూల చెట్లు చాలా అందంగా కనిపిస్తాయి అలాగే గులాబీ చెట్లు గులాబీ చెట్లు ఏందంటే హైబ్రిడ్ పువ్వులను తీసి వాటి రెప్పలు తీసేసి వాటిని ఒక్కొక్క రెబ్బ తోటి వేనెలు రెడీ చేస్తాము వేనెలు రెడీ చేయడం వల్ల అది వివిధ రకాల పెళ్ళిళ్ళకు అలాంటి వాటి కార్యాలకు ఉపయోగపడతాయి ఎంతో అందంగా కనిపిస్తారు పెళ్ళికి సంబంధించిన రెడీ అయ్యే వాళ్ళు వాళ్ళ జుట్టులో చాలా అందంగా ఉంటుంది అది వేణి వేసుకోవడం వల్ల ఎంతో అందం అనిపిస్తుంది